పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్లో నీటి సమృద్ధిగా ఉన్న జిల్లా జిల్లాలలో ప్రధాన నీటి వనరు నదులు జిల్లాలో గోదావరి నది అతి ముఖ్యమైన నది ఇది జిల్లా యొక్క మొత్తం తూర్పు సరిహద్దు గుండా ప్రవహిస్తుంది మరియు నీటిపారుదల మరియు తాగునీటికి ప్రధాన వరుసగా ఉంది జిల్లాలోనే ఇతర నదులలో ఎర్రకా ఎర్రకాలువ తమ్మిలేరు రామిలేరు మరియు కొవ్వలేరు ఉన్నాయి సరస్సులు కొర్రె కొల్లేరు సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు ఇది జిల్లాలోని నైరుతి భాగంలో ఉంది ఇది నీటిపారుదల తాగునీరు మరియు మరియు వేట వేటకు చేపల వేటకు ప్రధానం నీటి వనరు జిల్లాలోని అతి ఇతర సరస్సులలో ఏలేరు సరస్సు ఉప్పలపాడు సరస్సు మరి పెద్ద చెరువు ఉన్నాయి భూగర్భ జలాలు పశ్చిమగోదావరిలో భూగర్భ జలాల జలాలకు కూడా పుష్కలంగా ఉన్నాయి జిల్లాలలో తాగునీటికి సాగునీటికి అనువైన అనేక జలధారలు ఉన్నాయి అవును ఈ నీటి వనరులన్నీ ఏడాది పొడవుగా అందుబాటులో ఉంటాయి అయితే సీజన్ను బట్టి నీటి లభ్యత మారవచ్చు ఉదాహరణకు వేసవి నెలల్లో గోదావరి నదిలో నీటిమట్టం తక్కువగా ఉండవచ్చు ఈ సహజ నీటి వనరులతో పాటు పశ్చిమగోదావరిలో మానవ నిర్మిత నీటి వనరులు కూడా ఉన్నాయి వీటిలో రిజర్వాయర్లు కాలువలు గొట్టపు బావులు ఉన్నాయి ఈ నీటి వనరులు సహజ నేటి సరఫరాకు అనుబంధంగా మరియు సహజ నీటి వనరుల ద్వారా అందించబడి బడని ప్రాంతాలకు నీటిని అందించడానికి ఉపయోగపడతాయి